హలో గుడ్ ఈవినింగ్ మేడం అవును మేడం చెప్పండి అవునా మేడం ఎంతమంది ఉన్నారు లేదు మేడం పర్ డే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మేడం పెట్రోల్ అన్నీ చార్జెస్ అన్నీ మీవే మేడం ట్వంటీ ఫోర్ హవర్స్ సిక్స్ హండ్రెడ్ అవును మేడం అవునా మేడం ఒక ఫైవ్ ఫిఫ్టీ వరకి ఒ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేడం ఓకే ఇన్కమ్ కావాలి మేడం మీ పేరెంట్స్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి మేడం మీ ఆధార్ కార్డ్ ఓకే మేడం ఓకే మేడం మీరు వచ్చే టూ డేస్ ముందు బుకింగ్ చేసుకోండి మేడం అవును మేడం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మేడం పిల్లర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అయోధ్య నగర్కి వస్తే చాలు మేడం అవును మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి